హలో యోగా ఇన్స్టిట్యూట్ వాళ్ళా అండి ఆ నేను యోగాలో జాయిన్ అవుదాము అనుకుంటున్నాను ఆ రేపటి నుంచి జాయిన్ అవుదాము అనుకుంటున్నానండి నాకు కొంచెం టైం నాకు కొంచెం టైమింగ్స్ చెప్తారా సరే అండి యోగా వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అండి ఆ యోగా చేసేటప్పుడు ఏమైనా డైట్ అలాంటివి ఏమైనా చేయాలా ఆ ఏ టైమ్ అయితే బాగుంటుందండి రావడానికి సరే అండి నేను రేపటి నుంచి వస్తాను ఎంత సరే అండి రేపు నుంచి వస్తాను రేపు ఈరోజు మార్నింగ్ వస్తాను సరే అండి థ్యాంక్స్ అండి